నేను రోజాని మాట్లాడుతున్నానండి మినిస్టర్ రోజాని అదే అండి ఇప్పుడు టీటీడీలో ఎలా ఉంది సదుపాయలంత ఎలా అవైలబిలిటీగా ఉందా నడిచి వచ్చే భక్తులకి ఎలాంటి సదుపాయాలు ఉంటుంది టికెట్ కాస్ట్ పెట్టి కొనేవాళ్లకి ఎలాంటి సదుపాయాలు ఉంటుంది దాని గురించి కనుక్కుందాం అని కాల్ చేసానండీ అవునండీ ఎలాంట్ అదే అండి ఎలాంటి సిచ్యుయేషన్ అయిన ఏ బ్లాక్లో అయిన సీసీ కెమెరాస్ వర్క్ చేసేలాగా చూడండీ ఓకేనా ఇంకోసారి అవునండి మానిటర్ చేయండి జరిగిందాన్ని రిపీట్ లేకుండా నడుక దారులో వచ్చే భక్తుల కోసం ఇంకా ఎంత వీలయితే అంత సెక్యూరిటీ పెంచండి అలానే సరే అండి మళ్ళీ రిపీట్ లేకుండా జరిగిందాన్ని లేకుండా పెంచండి అవునా ఎంత పర్లేదండి ఎంత మందైనా పర్లేదు రిపీట్ చేయండి కానీ వచ్చే భక్తులు తిరిగి ఏ ఇబ్బం అవునండి వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఉండేలాగా కలగజేయకుండా చూడండి ఎంత మంది రిక్రూట్ చేసుకున్న పర్లేదు ఫుడ్ సప్లై నీటి సప్లై కూడా చూడండి మార్నింగ్ టైమ్లో ఈవినింగ్ టైమ్లో అలానే వృ ఓల్డ్ ఏజ్ పీపులు చిన్న పిల్లలు ఉంటారు గదా చైల్డు వాళ్ళ పైన స్పెషల్ కేర్ తీసుకోండి ఓకే అండీ